మా ఇంటి దగ్గర ఒక భజన బృందం ఉంది వాళ్ళ దగ్గర ఏమిటి గిటారు ఇంకా హార్మోనీ ఇంకా అవి తబల ఏమిటి తబలా అవి కొడతారు కదా అవి అవన్నీ ఉంటాయి మైక్స్ ఇంకా అవి ఉంటాయి